హలో నేను ప్రమీల ఈరోజు మేము ఉదయం ఆరు గంటల పెద్దల పెద్దల కోసం వెళ్ళే ట్యాక్సీని మీరు ఏజెన్సీ ద్వారా బుక్ చేసాము కానీ డ్రైవర్ ఇంకా రాలేదు అయినా మేము ఆయనకు మూడుసార్లు ఫోన్ చేసాము కానీ ఆయన కాల్ తీసుకోవట్లేదు సమయం మించిపోతుంది మా ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది దయచేసి మీరు త్వరగా స్పందించండి లేదంటే మాకు వేరే డ్రైవర్ను పంపించండి లేదా బుకింగ్ రద్దు చేసి రీఫండ్ ఇవ్వండి ధన్యవాదాలు